ఆ పదరా లోపలికి పద అవును అదేండి పెళ్ళి పెళ్ళి ఉంది మంచి పెళ్ళి డ్రెస్ కావాలి ఇక్కడ ఇకడా పెళ్ళి కుతురు పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురుకి కూడాను అట్నే ఆ మా దగర అన్నీ అన్నీ డ్రెస్లు ఉన్నాయి కాని కరెక్ట్గా ముహుర్తానికి ముహూర్తానికి కట్టుకునే డ్రస్ కావాలి ఓకే ఓకే ఆ చూపిం చూపించండి చూపించండి ఆ బాగుందండి క్లాత్ క్లాత్ చాలా బాగుంది ఇంకా ఓకే ఓకె ఓకే అమ్మ ఓకే అమ్మ ఇది నాకు బాగా నచ్చాయి ప్యాక్ చెయి ఇది అంటే పెళ్ళి కూతురికి ఏం కావాలో వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కొనుకుంటారు ఆ ఓకే ఓకే బాయ్